మేం మా చిన్నప్పటినుండి తోట పని చేయడంలో మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు చేస్తా ఉంటే చూసేవాళ్ళము మేము కూడా తోట పని చేసేవాళ్ళము ఉదయాన పది గంటలకు అట్ల వెళ్ళి తోట పనిలో కూర్చొని గడ్డి తీయడంలో అన్ అన్నికు అవన్నీ ఎదురే తోటలో అవన్నీ కట్టెలు గడ్డి తీసి పరాడెంలో మేము చేస్తా ఉండేవాళ్ళము మేము సహాయం చేస్తా ఉండేవాళ్ళం అలా మేము తోట పని నేర్చుకున్నాను ఇప్పుడు తోట పని అంటే నాకు వస్తది చాలా ఇష్టము మాకు మేము మిరపకాయ తోట పెడతాము ఆకు కూర ఏస్తాము గరం ఆకు అన్ని కూరగాయలు ఏసుకుంటాము మేము మేము చాలా ఇష్టం తోటి తోట పనిని చేసుకుంటాము మాకు వచ్చే మేము వండుకునే మ వండుకునేటందుకు అయినా మేము చాలా కూరగాయలు వే నాటుతా ఉంటాము అలా మాకు తోట పని అంటే చాలా ఇష్టము ఇప్పుడు మాకు ఈ సమయం ఉన్నది ఈ టైములో ఏమి తెలియదు ఏప్పుడు పడితే అప్పుడు తోటలకు వెళ్తూ ఉంటాము ఎక్కడ గడ్డి కనిపించిన ఎక్కడ నీళ్ళు లేకున్నా పోయి పెడుతూ ఉంటాము గడ్డి పీకేస్తూ ఉంటాము వాటిని సాగు చేసుకుంటూ ఉంటాం